కోళ్ళు అనేవి ఇంట్లో పెంపుడు జంతువులతో సమానము కానీ కోళ్ళకి ఒక వైరస్లాగా ఒక తెగుళ్ళ లాగా వస్తుంది ఒక కోడికి కానీ అలాగా వచ్చిందంటే మొత్తం కోడ్లన్నీ చనిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ముందుగా మన డాక్టర్ని సంప్రదించి వాటికి వేయవలసిన టాబ్లెట్లు టీకాలు వేయించుకోవాలి అలాగా వేయించుకున్న యెడల కోళ్ళు చనిపోకుండా ఉంటాయి